అక్క చెప్పండి మేము ఇందాక కాల్ చేసాము మ్యామ్ మీరు స్క్రీన్ మానిటర్ స్క్రీన్ని రిపేర్ చేస్తారా లెనోవో వన్ ఇయర్ అయింది మ్యామ్ అంటే టేబుల్ పై నుంచి కింద పడింది అది స్క్రీన్ డ్యామేజ్ అయింది మొత్తం మొత్తం ఆన్ అవ్వట్లేదు మ్యామ్ మీరు ఆఫర్స్ ఏమైనా ఉంటాయా అర్జెంట్ చేయడానికి నో మ్యామ్ మాకు అర్జెంట్ కావాలి టుమారో తెస్తే ఈవెనింగ్ కల్లా చేయగలరా మీరు ఓకే ఓకే మ్యామ్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ తొందరగా కావాలి మాకు మ్యామ్ మీ లొకేషన్ ఎక్కడ ఓకే మ్యామ్

అంటే కీబోర్డ్ కూడా కొంచెం రిపేర్ చేయాలి స్క్రీన్ అయితే మంచి బ్రాండెడ్ది వెయ్యండి మ్యామ్ ఎ లైఫ్ టైం కావాలి అది మాకు ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ టుమారో తీసుకొస్తాను